కర్టెన్స్ బాగున్నాయని కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకున్నాము ఇంటికి వచ్చాక కర్టెన్స్ చక్కగా ఆ కిటికీలకి పెట్టాము బాగున్నాయి చూడటానికి చాలా బాగున్నాయి తర్వాత కొన్ని రోజులు అయిన తరువాత అవి వాష్ చేయి వాష్ చేసాము కలర్ కూడా పోలేదు చాలా బాగున్నాయి చూడటానికి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా నైబర్స్ వచ్చినా చూడటానికి బాగున్నాయి అని చెప్పారు